మనం వచ్చేసి ఒకప్పుడైతే చూసినట్లయితే కట్టెల పొయ్యిలైతే ఎక్కువగా వాడేవాళ్ళు బట్ ఇప్పుడు నడుస్తున్నది జనరేషన్ మూ చేంజ్ అయితుంది సాగుతుంది ఇప్పుడు ఇంట్లల్లో ఎవరి ఇంట్లల్లో వారికి స్టవ్వుల అనేవి ఉన్నాయి ఆ స్టవ్లకు ఎల్పీజీ సిలిండర్లైతే వాడుతున్నారు వాటితోనైతే మనమైతే చాలా జాగ్రత్తలు అయితే ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎల్పీజీ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చాలా బాగా గ్యాస్ పేలడం కాని గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు అంటుకోవడం కాని అలాంటివైతే చాలా జరుగుతున్నాయి ఇప్పుడన్న ఇప్పుడు ప్రస్తుతం కాలంలలో సో వాటితోని మనమైతే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ స్టవ్ మీద మనకి ఏదన్న అవసరం ఉన్నప్పుడు ఏదన్న వండుకోవాలన్న ఏదన్న చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఎల్పీజీ గ్యాస్ని అయితే ఆన్ చేయాలి అండ్ మనమైతే అది అన్నం కాని ఏదన్న అది అయిన వెంటనే గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేయకుండా ఉంచినామనుకో గ్యాస్ అనేది లీక్ అవుతుంది గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు ఎప్పుడన్న దాని చుట్టుపక్కల ఎప్పుడన్నా మనం ఒక మంట మంట అనేది అక్కడ పేలిందంటే అక్కడ అనేది ఒక మంట ప్రమాదం అయితే జరుగుతుంది సో మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పడిమటికే మనమైతే ఆ గ్యాస్ సిలిండైతే ఆన్ పెట్టుకోవాలి ఎప్పుడైతే ఆ గ్యాస్ సిలిండర్తోని పని అయిపోయిందో ద అయిపోయిన వెంటనే గ్యాస్ సిలిండర్నైతే ఆఫ్ చేయాలి ఆఫ్ చేయకపోతే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తాము అండ్ మనమైతే ఎప్పుడన్న మళ్ళీ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోయినప్పుడు వేరే గ్యాస్ తెచ్చుకోవడం వెళ్తాం కదా అప్పుడైతే చెక్ చేసుకోవాలి తెచ్చుకోగానే సీల్ తీసే కాడ గ్యాస్ లీక్ అయితుందా అవుతలేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళు చెక్ చేస్తారు ఎలా అంటే దాని చుట్టు ఇలా మంట పెట్టి చెక్ చేస్తారు మంట పెట్టి చెక్ చేస్తే ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్టు అయితే మంట అనేది పెద్దగా స్పార్క్ లెక్క ప్రొవైడ్ అయ్యిది అలా మంట ఎక్కువ రాకపోతే గ్యాస్ అయితే లీక్ కానట్టే లెక్క సో మనమైతే చాలా జాగ్రత్తనైతే చూసుకొనైతే తెచ్చుకోవాలి అండ్ వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి ఎందుకంటే గ్యాస్ వల్ల ఒక మనిషి ప్రాణానికి కూడా చాలా ప్రమాదం ఎందుకంటే ఈ ఈ గ్యాస్ కూడా వంటగదులలో వాడుతారు కాబట్టి మన అమ్మలు కాని అక్కలు కాని చెల్లెలు కాని వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి స్టవ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని అయితే చూసుకొని వాడాలి